ఆంధ్రప్రదేశ్లో వినోదానికి చాలా సాంప్రదాయాలు ఉండేవి పూర్వం నా చిన్నతనంలో సంక్రాంతి పండుగ నెల వస్తే హరిదాసులు నెత్తిన అవి పెట్టుకొని హరిలో రంగ హరి అని వీధుల వెంబడి తిరుగుతూ హరి నామ స్మరణ చేస్తూ చాలా చక్కగా తిరిగే వాళ్ళు ఈ ఆడవాళ్ళు చాటతో బియ్యాలు తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద ఉండి కూర్చునేవాడు ఆయన నెత్తిమీద ఉన్నదాంట్లో ఆ బియ్యం వేసి వచ్చేవాళ్ళు ఆ బియ్యం అంతా నిండిపోయాక అతను ఒక ఇంటికాడ అవి పోసి మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ పండుగ నెలంతా సంబరంగా అతని కుటుంబానికి కూడా చాలా బియ్యం అమర్చుకొని కన్నుల పండుగగా హరి నామ స్మరణ చేస్తూ వెళ్ళేవాడు సంక్రాంతి పండుగ నెల చక్కగా ఉండేది తరువాత గంగిరెద్దులు వాళ్ళని వచ్చేవాళ్ళు వాళ్ళు బూర ఊదుకుంటూ ఆవు మీద ఒక గుడ్డ కట్టి వాళ్ళు చక్కగా అయ్యగారికి దండం పెట్టు అమ్మవారికి సలాం కొట్టు అంటే అది తల ఊగులాడిస్తూ చాలా కన్నుల పండుగగా తిరిగేది ఇలాంటివి ఇవన్నీ ఈనాడు కరువయ్యాయి తర్వాత వచ్చేసి గంటా సాయిబులని రాత్రి పదకొండు గంటలకి గ్రామాల్లో ప్రవేశించేవాళ్ళు వాళ్ళు గంట మోగిస్తూ వస్తే భూత ప్రేతాలు గ్రామాల్లో తిరగవని జనాల్లో బాగా నమ్మకం ఉండేది వాళ్ళు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటలు అయితే ఇక మనకి కనపడరు వెళ్లిపోతారు అప్పటికి వసూలు అయ్యింది మటుకి తీసుకోని వెళ్లిపోతారు అలా రోజు గ్రామాల్లో సంచరించే వాళ్ళు వాళ్ళు వాళ్ళదికాక కాటికాపరులని కొంత మంది గ్రామాల్లో తిరిగేవాళ్ళు ఆ కాటికాపరులు వాళ్ళు మనకి సమస్యలు అవి చూసుకుంటూ చెబుతూ మనం ఇచ్చినవి తీసుకుంటూ ఆశీర్వదిస్తూ గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు కన్నుల పండుగగా ఉండేది వాళ్ళు తిరిగినప్పుడు కూడా ఇలా కాటికాపరులు జంగం దేవరలు ఈ హరిదాసులు బుడబుక్కలోళ్ళని ఇలా చాలా రకాలైన వినోదంగా వాళ్ళు చక్కగా మన పాత సంస్కృతిని గుర్తు చేస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు పిట్టలదొరలని ఇప్పుడు నవరాత్రులు వస్తే దసరాకీ ఒకళ్ళు ఆంజనేయ స్వామి వేషం అని ఒకసారి జాంబవంతుడి వేషమని ఇలా పది రోజులు పది అవతారాలతోటి వేషం వేసుకోని గ్రామాల్లో ఇల్లిల్లు తిరిగి ఇవాళ అంజనేయుడి వేషం అండి ఇవాళ జాంబవంతుడి వేషం అండి ఇవాళ ఆఖరిలో శక్తి రూపం ధరిస్తారు ఆమె వేపమండలు తీసుకొని గ్రామంలోకి వస్తే పిల్లకాయలకి దడ పుట్టి పరిగెత్తుతుండేవాళ్ళము మేము అంత భయంకరంగా అమ్మవారి రూపం ధరించి ఆ రకంగా గ్రామాల్లో తిరుగుతుంటే ఈరోజు చూడాలన్నా అలాంటివి మా కళ్ళముందు కనిపించేవి కూడా లేవు అలా చక్కగా వాళ్ళు పది రోజుల పాటు తిరిగేవాళ్ళు ఈ పది రోజులు అన్నింట్లో ఆఖరికి శక్తి రూపం మాత్రం దడ పుట్టి పోయేది పిల్లలకి ఆమెను చూసి ఆ వేపమండల రూపాలు చూస్తే అలా తిరుగుతూ అలా గడిపేవాళ్ళం అవన్నీ గతించిపోయినాయి తరువాత వీధి నాటకాలు అని వచ్చాయి వీధి నాటకాల్లో సుబ్బిశెట్టి హరిశ్చంద్ర చింతామణీ శ్రీ కృష్ణ పాండవీయం శ్రీ కృష్ణ తులాభారము ఇలాంటి నాటకాలు ఎన్నో వేసేవాళ్ళు వీటిలో ముఖ్యంగా సుబ్బిశెట్టి పాత్ర ఇంటిలో భార్య బిడ్డల్నిపెట్టుకొని మధం పట్టి తన ఆస్తిపాస్తులని సర్వనాశనం చేసుకొని ఇట్లా వ్యసనాలు మరిగి ఆ ముండలకి ఆ డబ్బుని అంకితం చేసి నా బిడ్డలు తింటారనే జ్ఞానం లేకుండా కూలిపోయినటువంటి పాత్ర సుబ్బిశెట్టి ఎవడైనా ఆ పాత్రని చూసి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నాకు భార్య బిడ్డలు ఉన్నారు ఆ పది రూపాయలు ఉంటే నా బిడ్డలు తినరా ఎక్కడికి పోయిన ఆ కూడేగా దాని దగ్గరికి పోయినా సాంగత్యం అదే ఇంట్లో ఉన్నా సాంగత్యం అదే అదే ఆమెని సంతృప్తిపరిచి నువ్వు సంతృప్తిగా బతికితే ఆ కుటుంబం చాలా బాగుంటుందనే భావంతో ఆ సుబ్బిశెట్టి రచించారని నేను అనుకుంటున్నాను ఆ నాటిక చాలా చక్కగా ఉంటుంది మనం మనస్ఫూర్తిగా చూసుకొని నడిస్తే అలాంటి పాత్రలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఆ సినిమాల్లో వాటిల్లో చాలా నీతి మనకి చూపించారు అవన్నీ మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది పూర్వంలా వీధి నాటకాలు వేసి సినిమా తెరలు కట్టి మా గ్రామంలో కర్రలు కట్టీ తర్వాత తోలుబొమ్మలాటని తెర కట్టి తోలుబొమ్మల్ని కర్ర కట్టి తెరమీద చూపించే వాళ్ళు లంకా దహనం అని చెప్పి ఆంజనేయలు స్వామి వేషం లంకలోకి వచ్చాక ఆ లంకని తగలబెట్టే బొమ్మ ఆ లీలలు అవన్నీ కరెక్ట్గా చూపించేవాళ్ళు అది అన్నాలు తిని రాత్రి గ్రామంలో జనం అందరు వెళ్ళి ఆడ బాషాబంతులు వేసుకోని కూర్చొని ఈ ప్రోగ్రామ్ అయిపోయిందాక కదలకుండా చక్కగా చూస్తూ ఉండేవాళ్ళు ఎంతో ముచ్చటగా ఎంతో ఉండేది ఈనాడు రాను రాను ఒక డ్రాయర్ వేసి ఒక చొక్కా వేసి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కథ ఉండదు దాంట్లో పిల్ల తండ్రి ఒక విలను పిల్ల ఒక కాలేజీ అమ్మాయి ప్రేమించుకోవడం ఒక వంద మందిని బాధడం లేపుకొని వెల్లడం కథ గమనంలో కథ లేదు ఇప్పుడు పూర్వం పాత సినిమాలు చక్కగా ఉండేవి ఆరోజు విన్న పాట ఈరోజు చెప్పగలను నేను రాజు బాబు పద్మనాభం రేలంగి ఇలాంటి హాస్య నటులు ఎంతో చక్కగా హాస్యం చేసేవాళ్ళు ఇలాంటి వాటిల్లో ఒక నీతి ఉండేది ఒక కథ ఉండేది కుటుంబం అంతా వెళ్ళి చూడడానికి కూడా పద్ధతిగా ఉండేది ఆ నాడు పాడిన పాట ఈరోజు కూర్చొని నేను చెప్పగలను ఆ సినిమాలోనిది అని ఇప్పుడూ ఆ కట్ డ్రాయర్ పాట ఏదో హాల్లో నుంచి బయటికి వస్తే నాకు ఇక తెలీదు ఆ మ్యూజిక్లోనే కొట్టుకుపోతూ ఉన్నది అందువల్ల ఆ నాటి సాంప్రదాయాలు తరిగిపోతున్నాయి వీటిని మళ్ళీ ఎవరు వచ్చి పునరుద్ధరిస్తారో తెలీదు